రాష్ట్రంలో ప్రయాణించడానికి మేము టూర్కి వెళ్ళాం బద్రీనాథ్ కేదార్నాథ్ వైష్ణవ నాథ్ గుడి మొత్తం అన్ని చూడడానికి టూర్కి వెళ్ళాము అది యాత్ర బస్సు మొత్తం అంతా చూపించారు యాత్ర బస్లో యాత్ర బస్లో మొత్తం అంతా చూపించి ఆ తర్వాత ఇంక అక్కడ చుట్టుత తిరగడానికి మొత్తం మేము జీపులు అవి మాట్లాడుకని రవాణా ద్వారా ఇంకా అక్కడి నుంచి అలా వెళ్ళాము యాత్ర చాలా చాలా బాగుంది కేదార్నాథ్ బద్రీనాథ్ మొత్తం చూడడానికి మొత్తం చూడడానికి చాలా ప్ర దేవుడి ఆశిస్సులు తీసుకోవడానికి చాలా బాగుంది కొండలలో నదులలో ప్రయాణం ఆ కొండల మధ్యలో నుంచి ఆ దేవుణ్ణి అలా చూడడానికి ఆ శివుని శివుడి ఆశీసుల్ని తీసుకోవడానికి చాలా బాగుంది అందుకని ఆ యాత్ర నేను చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా దైవభక్తితో చాలా ప్రశాంతంగా దేవుడి ఆశీస్సు తీసుకొని చాలా బాగా వచ్చాము ప్రైవేట్ బస్సులు మధ్యలో ప్రైవేట్ బస్సులు కానీ జీబులు కానీ అలా వెళ్ళాము ఆ మధ్యలో డోలీలు డోలీల్లో ఎక్కి గుర్రాలతో చాలా బాగా వెళ్ళాము ఆయాత్రకి